గేమ్స్లో పాల్గొంటే ఎలా ఉంటుంది అది మేము చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలప్పుడు మా పెద్దోళ్ళు అందరు కలుసుకొని పది మంది పిల్లకాయిలను పెట్టుకొని ఎదో ఒక రన్నింగ్ రేస్ అంటే పరుగు పందెం ఆ పరుగు పందెములో ఒక నలగరిని నలగరిని పెట్టుకొని ఒక జంటగా లేదు నలుగురు పిల్లకాయిలను పెట్టుకొని ఒక రోడ్లో పరిగెత్తడమో లేదనుకుంటే మాకు ఒక పల్లెటూరు పక్కనేసుకుంటే పక్కన ఒక కాలువలు ఉంటుంది కాలువలు అంటే ఇసుక కాలువలు ఆ ఇసుక్కాలువలలో మాములుగా ఈ పిల్లలని ఇదో రన్నింగ్ పరిగెత్తడము పరిగెత్తి ఎవరు ముందు పోతారు అక్కడి పోయి ఒక లైను ఒకటి గీస్తారు ఆ లైన్ గీసిన తర్వాత ఆ లైన్ పోయ్ తాకి అక్కడ నించి మళ్ళా తిరిగి మళ్ళా ఇక్కడ ఇక్కడ మరొక పెద్దోళ్ళు పెద్దోళ్ళ దగ్గరికి రావాలి ఎవరు ముందు వస్తారో వాళ్ళు ఎదో అక్కడ ఫస్ట్గా వచ్చి గెలిచినోళ్లతో సమానం ఎనక రెండో వాడుగా వచ్చాడో రెండో వాడితో సమానం ఆ విధంగా మాకు చిన్నతనంలో మా పెద్ద వాళ్ళు మాత్రమే కాదు ఉత్సాహంగా అది ఎట్టుటుందంటే చానా సంతోషంగా ఉంటుంది ఎందువల్ల అంటే పిల్లకాయలు కలుసుకొని పెద్దోళ్ళు కలుసుకొని వాళ్ళు రే మీరు మీ నలగర్ని పెడ్తున్నారు కదా ఈ నలగరిలో మాములుగా పొయ్యి ఎవరు మూడొస్తారు ఎవరు ఎనక వస్తారని చెప్పేసని పెట్టుకుంటాం అంటే పది మంది ఉంటే ఒక నలగరిని పంపిస్తారు ముందు ఈ నలగరు పంపిచ్చిన తర్వాత ఒకన్ని ఇద్దర్ని సెలక్ట్ చేసుకొని అదే ఆ వాళ్ళిద్దర్నీ ఎవరైతే ముందు వెనక వచ్చింటారో వాళ్ళని పక్కన పెట్టుకుంటారు దాని తర్వాత ఇంకొక ఇంకొక బ్యాచి ఇంకొక నలగరిని పంపిస్తారు ఆ విధంగాపంపిచ్చి దాన్లో ఇంకొక ఇద్దరిని సెలక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు అట్టా ఒక పన్నెండు మంది ఒక మూడు బ్యాచులుగా తీసుకొని ఒక మూడు మూడు బ్యాచ్లు ఇద్దరేసి ఇద్దరేసి అని అంటే మూడు రెండ్ల ఆరు మందిని ఈ ఆరు మందిలో ముగ్గురుని ఒకసారి ముగ్గురిని ఒకసారి పంపిస్తారు మళ్ళా మళ్ళా రన్నింగ్ పెడతారు ఈ రన్నింగ్ పెట్టి దీన్లో ఎవరు గెలుస్తారు ఎవరు పెడతారు అని చెప్పేసి అని మా పెద్దోళ్ళు అటువంటిది చిన్నపిల్లకాయలప్పుడు చానా ఉత్సహాహంగా ఉంటుందది అది మాటలతో చెప్పేది అటువంటి అనుభవించినోళ్లకే అర్థం అవుతుంది మొత్తం మీద అది ఆ రన్నింగ్ కావొచ్చు ఆ ఆటలు కావొచ్చు ఆ ఉత్సాహం అనేది ఎట్టుటుందంటే అంత సంతోషంగా ఉంటుంది అది ఓడిపోయినోడు గమ్మునుంటే వాడిని పిల్లలప్పుడు ఏదో కోపతాపాలంతా ఉండవు ఏదో ఒకరిని చూసి ఒకరు సంతోషంగా నవ్వుకోవడమే కానీ ఏదో వాడు మనల్ని ఓడిచ్చినాడు వానికి మనం ఇది అయిపోయినాం అని చెప్పి అటువంటి పరిస్థితులు అటువంటి ఆలోచనలంతా ఉండవు పిల్ల పిల్లలప్పుడు ఎదో అదొక ఉత్సాహం ఒక ఉత్సాహం కోసం ఆ పెద్దోళ్ళు కలుసుకొని పిల్లకాయలకి ఆ పరుగు పందెం పెడతారు ఆ పరుగు పందెం పెట్టడము దాని తర్వాత మా మూలుగా ఈ కప్పు కాళ్ళు కప్పు కాళ్ళు ఏసుకునేదంటే కాళ్ళలోకి చేతులు పెట్టుకొని కప్పను నడిచినట్టుగా నడవడం అదొక అదొక పందెం అనమాట అది అది ఆ రోజుల్లో పెద్దోళ్ళు మాములుగా అటువంటి పద్యాలు కా పందేలు కాసేవాళ్ళు ఆ రోజుల్లో అటువంటిది కాళ్ళల్లో చేతులు తగిలించుకొని కప్పలు కప్పలు నడిచినట్టుగా నడవాలనమాట అదేవిధంగా ఇప్పుడు ఈ పరుగు పందెంలో ఏ విధంగా అయితే మొత్తం మీద మనకు పందేలు పెడతారో ఆ విధంగా ఆ పరుగు పందెంలోను ఒక ఇద్దర్ని ఇద్దురేసి ఇద్దురేసి పెడతారు ఇసుకలో పెట్టరు మాములుగా కొంత వరకు ఒక రోడ్డు కొంచెం గట్టిగా ఉండే చోట పెడతారు ఆ కప్పలు కప్పలు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతాయి కదా ఆ విధంగా దాన్ని ఒకా ఒక యాభై అడుగులు ఒక యాభై అడుగుల దూరం కొలత పెట్టి పెట్టుకోని ఈ యాభై అడుగుల దూరము ఈ కప్పలు పోయినట్టుగా పోయి ఆ లైన్ దాటుకొని అక్కడి నించి తిరిగి మళ్ళా పెద్దోళ్ళ దగ్గరికి రావాలి అదీ ఒక కప్పలు కప్పలు కప్పలతో అదీ అది ఒక గేమ్ అది అది ఒక ఆట ఆ ఆటలో దాన్లో కొంతమంది మాములుగా పిల్లకాయలు అటుఇటు పోతా ఉన్నప్పుడు ఈ కప్పలు ఎగిరినట్టు ఎగిరేటప్పుడు వాళ్ళు ఆ తొందరలో అట్ట పడిపోయి ఎదో బోలా పడిపోయి ఎదో ముక్కులు ముక్కులు కొంచెం ఎదో దెబ్బలు తగిలి కొంత కొంత వరకు అవి కొంత అదొక సంతోషంగా ఉండేదది ఆ గేమ్ అంటే ఏదో బోళా పడిపోయే వాళ్ళుంటారు కొంత కరెక్టుగా పోయి చుట్టుకొని వచ్చేసే వాళ్ళుంటారు వాళ్ళందరు పడిపోయిన వాళ్ళను చూసి మాములుగా పెద్దోళ్ళ కాడినుంచి పక్కనుండే పిల్లోల్ల కాడినుంచి మొత్తం అంతా నవ్వుతా పడతా ఉంటే అదొక సంతోషం అదొక ఆనందంగా ఉండేది ఆ రోజుల్లో మాకు ఇక్కడా చిన్నపిల్లకాయలప్పుడు చిన్నపిల్లకాయలప్పుడంటే ఒక పది పది సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు లోపల లోపల ఉండగలిగినప్పుడు ఇక్కడా ఎలిమెంటరీ స్కూల్లో చదివేదంత ఐదు ఐదు ఐదో క్లాస్ వరకు అంటే పది సంవత్సరాలు లోపల వరకు ఇటువంటిదంతా అయ్యోళ్ళు కావచ్చును మా పెద్దోళ్ళు కావొచ్చును ఇటువంటి గేమ్ పెడుతూ ఉంటారు ఒకరు కింద పడిపోవటం ఇంకొకరు పోయి ఏదో ఆ లైన్ పోయి తాకడం అక్కడి నుంచి మళ్ళా ఇక్కడికి రావడము వీళ్ళు తర్వాత మళ్ళా ఇంకొక ఇద్దరికి పెట్టటము ఇటూ అట్ట పడిపోయి లేసిపోయేసి కొంతమందికి అయితే ముక్కులు గోక్కోని పోవడము ఇటువంటిది ఇట్లా ఉంటే కొంత వరకు ఆ అది చూస్తే అటువంటప్పుడు ఏదో నవ్వుకునే వాళ్ళు కావొచ్చును కొంత సంతోషపడేవాళ్లు కావొచ్చును కిందపడిపోయినోడు ఏడుస్తూ ఉంటే ఎదో అంత సంతోషంలోనే కానీ ఒకరికొకరికి కోపతాపాలంతా ఏం ఉండవు అదొక అదొక హుషారు అదొక సంతోషం కోసం చేసుకునే పనులవన్ని గేమ్స్ అంటే అది ఎట్టా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది చూసేవాళ్ళ కాడినుంచి పెద్దోళ్ళ కాడినుంచి పిల్లల దాకా అంత అంత ఆనందంగా ఉంటుందది అది ఆ చిన్న చిన్న గేమ్ అయినా కానీ భలే సంతోషంగా ఉంటుంది ఆ గేములకి